పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణం ఎలా ఉంటుందంటే వర్షాకాలం శీతాకాలంలో ఇక్కడ చలి కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వేసవికాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే వాతావరణం అనేది చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ కాలానికి అనుగుణంగా వర్షాలు ఎండలు ఇంకా లేదా శీతాకాలంలో చలి అనేది వర్షాకాలాలకు అనుకూలంగా అయితే జరుగుతుంటాయి ఎటువంటిది ఉండదు దైనందిని జీవితంలో పోల్చుకుంటే అందరూ ఎప్పటికప్పుడు వారు పనులు చేసుకోవడం తప్పితే వేరేది ఇంకేమి ఉండదు ఇంకా అంతే తప్పితే ఎవరైనా ఇక్కడ ఫంక్షన్లో లేదంటే ఇంకా పండుగలు అనేవి చాలా బాగా జరుపుకుంటారు